హలో హలో అవునా పోస్ట్మ్యాన్నండి నేను నాకు వచ్చాయి కదా మాది బుడగరాజ్యం దగ్గరండి అవునండి ఇవాళ్ళ వర్షం పడుతున్నాదీ అందుకనే రేపొచ్చి తీసుకుంటాను ఎన్ని వచ్చాయో

అలాగేనండి ఇవాల్టివి రేపటివి ఎల్లుండి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను సరేనండి అయితే ఏళ్ళుండొస్తాను కొరియర్ పార్సెల్ ఏమైనా వచ్చాయా అండి లేటర్స్ కాకుండా కొరియర్లవి ఏమైనా వచ్చాయా కొరియర్ కార్డ్

అలాగే అలాగే సరే